వంటకు కావలసిన అత్యవసరమైన ముఖ్యమైన వస్తువులు ఏంటంటే ఫస్ట్ కావాల్సింది వంట మంట వంట గ్యాస్ వంట గ్యాసు సిలిండరు అత్యవసరమైనది ఎందుకంటే అన్నింటికంటే ముఖ్యమైన షేర్ చేసుకోవడానికి ఫస్ట్ పొయ్యి పొయ్యి వెలిగించాలి కాబట్టి పొయ్యి కావాలి తర్వాత రైస్ కుక్కర్ రైస్ కుక్కర్ ఎందుకంటే అన్నం వండుకోవాలన్న అతి త్వరగా అయ్యేది రైస్ కుక్కర్ కాబట్టి రైస్ కుక్కర్ కంపల్సరీ లేదు అంటే అన్నం వండుకోవాలి అంటే బౌల్లో కూడా వండుకోవచ్చు అదేవిధంగా రైస్ కుక్కర్ ఉంటే ఏంటంటే మనుషులకి హెల్ప్గా ఉంటుంది కాబట్టి అది వేసి గమ్మున్న చూసుకుంటే అయిపోతుంది లేదంటే గ్యాస్ మీద పెట్టాలంటే అది ఉడకాలి చెయ్యాలి దాని వెనకాల మనం వండాల్సి వస్తుంది కాబట్టి రైస్ కుక్కర్ కంటే మంచిగా ఇది మావులుగా కొంచెం టైం పడుతుంది రైస్ కుక్కర్కైతే టైం అంత తీసుకునే అంతా అవకాశం ఉండదు ఇంకోటి ఏంటిది అంటే ఓవెన్ కూడా చాలా అవసరం ఏది వేడి చేసుకోవాలన్న ఉరికూరికే పొయ్యి దగ్గరకి వెళ్ళేదానికంటే బెస్టు ఓవెన్లో పెట్టుకుంటే వేడయిపోతుంది కాబట్టి అతి ముఖ్యంగా అది కూడా అవసరమే నెక్స్ట్ మిక్సీ మిక్సీ కావాలి మిక్సీ ఏది పేస్ట్ చేసుకోవాలన్నా మిక్సీలో వేసేసుకుంటే పేస్ట్ అయిపోతుంది కాబట్టి పేస్టు మనకి ఎట్టి విధంగా కావాలనుకున్న కాని మిక్సీలో చేసుకోవచ్చు మిక్సీ జార్ని బట్టి మనం ఫ్రూట్ జ్యూసే కాని మిక్సీ పౌడర్సే కాని లిక్విడ్సే కాని ఏది కాని ఈజీగా చేసుకోవడానికి మనకి అందుబాటులో ఉంటుంది మిక్సీ కాబట్టి అతి ముఖ్యంగా మిక్సీ కూడా అవసరమే తర్వాత మనకు ఒకవేళ మనం దావత్ చేసుకోవాలనుకుంటే పెద్ద పెద్ద గిన్నెలు అవసరము పెద్ద పెద్ద ఒక ఇరవై కిలోల నుంచి ఒక కిలో వరకు కూడా మనకు అత్యవసరంగానే ఉంటాయి మనం ఫంక్షన్స్ చేసుకోవాలన్నా ఎ ఎక్కడ పార్టీకి పోవాలిఎటు పోవాలన్నా ఎవరినైన పదిమందిని మన ఇంటికి పిల్చుకోవాలన్న పెద్ద పెద్ద గిన్నెలు కావాలి కాబట్టి గిన్నెలు కూడా అవసరమే వంచ చేయడానికో లేకపోతే బిర్యాని వండడానికో దేనికో బిర్యాని చేసుకోవాలనుకుంటే మాత్రం పది గిన్నెలు అవసరం పడతాయి కంపల్సరిగా బియ్యం కడుక్కుని పెట్టుకోవాలి దాని తర్వాత చికెన్ నానబెట్టుకోవాలి దాని తర్వాత కొత్తిమీర పుదీనా అంటే ఒక గిన్నె కావాలి కాబట్టి కంపల్సరిగా అది అవసరము అతి ముఖ్యంగా లేదు ఇంకా మరి పప్పు చేసుకోవాలన్న రైస్ కుక్కర్ లేదంటే పప్పు పప్పు కుక్కర్ కూడా కంపల్సరీ కుక్కర్లో పెడితే తొందరగా అయిపోతుంది కాబట్టి మనం తొందర తొందర ఎంత తొందరగా చేసుకోవాలనుకుంటే అంత తొందరగా మనం రైస్ కుక్కర్లో పెట్టే పప్పు కుక్కర్లో పెట్టేసాం అనుకోండి తొందరగా అయిపోతుంది దానికోసం వెనకబడాల్సిన అవసరం లేదు మనం వెనక నుంచో అవసరం ఉండదు అది పెట్టేకుని కూడా వేరే పనులు కూడా చేసుకోవచ్చు మనము చపాతి చేసుకోవాలంటే చపాతీకి కోలా కంపల్సరీగా అవసరమే అవసరమే తర్వాత చపాతి రొట్టె చేసే దానికి పీట అవసరం తవ్వ అవసరమే నాస్టిక్ అయితే మంచిగా కాలుతాయి మంచిగా ఉంటాయి రొట్టెలు చాలా మృదువు వస్తుంది కాబట్టి రొట్టె నాస్టిక్ అవసరము తర్వాత జల్లిగంటే అవసరమే దానికి తర్వాత వచ్చేసి మనం రైస్ కుక్కర్ బిర్యాని వెజ్ బిర్యానీ చేసుకోవాలంటే రైస్ కుక్కర్లో కూడా వేసుకోచ్చు వెజ్ వెజిటేబుల్ రైస్ చేసుకోవాలనుకున్న కాని ట్రాన్స్ ఫ్లోర్ చేసుకోచ్చు ఈజీగా తర్వాత ఏమిటంటే జల్లి గంటెలు గంటెలు స్పూన్లని మళ్ళీ గ్యాస్లనేసి డబ్బాలనేసి ప్రతి ఒక్క డబ్బాలు కూడా ఇంట్లో ఏది సేవ్ చేసి పెట్టుకోవాలన్న కాని ఫస్టు ఏది సేవ్ చేసి పెట్టుకోవాలని ఫస్ట్ మనకు డబ్బాలవి ముఖ్యంగా ఉండాలి ఇంట్లో కావలసినది డబ్బాలే స్టోరేజ్ చేయాలన్న ఏది చేయాలన్న మంచి మంచి డబ్బాలని చూసుకుని తీసుకొచ్చుకోవాలి తర్వాత మోటర్ పెట్టుకోవడానికి వాటర్ క్యాన్స్ అని కుండలని లేదా వాటర్ బాటిల్స్ అని ప్యూరిఫై అని ఏవైన పెట్టుకోవడం లేకపోతే ప్యూరిఫై ఉంటే అన్నింటికీ మంచిది హెల్త్కి కూడా హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది తరవాత మనం ఎలా యూస్ చేసుకుంటే అంతా ఊరికే రిస్క్ ఉండదు పై పైకి పోయి పట్టుకోవాలనేది మన ఇంట్లో ప్యూరిఫై ఉంటే ఎ టైం కంటే ఆ టైంకి పట్టుకోవచ్చు కాబట్టి ప్యూరిఫైతో కూడా ఏ ప్రాబ్లెమ్ మంచిగా ఉంటుంది తర్వాత గ్యాస్ సిలిండర్లు ఎప్పుడు మనం ఒకటి ఎక్స్ట్రానే పెట్టుకోవాలి ఎందుకంటే ఎప్పుడయిపోతుందో తెలిదు దానివల్ల ఉపయోగం చాలా ఉంటుంది దానివల్ల మనం వెజిటేబుల్స్ చేసుకోవాలన్న చాకు కంపల్సరీ కట్టర్ అవసరం కట్టరు ప్లసు చిప్స్ చేసుకోవాలంటే చిప్స్ కట్టర్ ఏ కట్టరు కావాలంటే ఆ కట్టర్లు దొరుకుతున్నాయి మార్కెట్లో అవైలబులుగా ఉన్నాయి కాబట్టి కట్టరులు కొంపల్సరీ జ్యూస్ మిక్చర్ జ్యూస్ ఏ జ్యూస్ చేసుకోవాలంటే అలా మిక్చర్లు దొరుకుతున్నాయి కాబట్టి జ్యూస్ మిక్చర్ తెచ్చి పెట్టుకోవాలి అని తర్వాత వచ్చేసి మనము ఇంట్లో వాడుకునే చప టోస్టర్ టోస్టర్స్ ఉన్నాయి టోస్టర్స్ పెట్టుకోవాలంటే టూ నాన్వేజస్ పెట్టుకోవాలి సాన్విచ్ పిజ్జా చేసుకోవాలన్న అన్నింటికీ అది ముఖ్యమైనది ఇవ్వాళ రేపు ఓవెన్ అందులో ఓవెన్లో ఇది కాదు కేక్ కావాలన్నా పిల్లలకి బర్తడేలు వస్తే కేక్ చేసుకోవచ్చు మళ్ళీ కూరగాయలు వేడి చేసుకోవాలి అన్న వేడి చేసుకోవచ్చు లేదంటే పిల్లలకి ఏదైనా కావాలన్నా స్పయిసీగా కాని మనం మంచిగా తినడానికి క్రిస్పీగా ఉండే వాళ్ళలాగా చేసుకోవాలన్నా కాని బాగా పనిచేస్తుంది ఒవెన్ టోస్టర్ కూడా బాగా పనిచేస్తుంది టోస్టర్ ముఖ్యమైనది పిల్లలకి కావలసింది తర్వాత వచ్చేసి మనం ఈ అతివేగంగా వండి పెట్టుకోవాలి పిల్లలకి బాక్సులు కట్టిచ్చుకోవలంటే కనుక కంపల్సరిగా ఓ ఇది రైస్ కుక్కర్ కావాలి కెటిల్ కావాలి ఎగ్సు ఉడికించుకోవడానికి వాళ్ళు రేపు బౌల్స్ వేరేగా దొరుకుతున్నాయి అవి కావాలి మళ్ళీ తర్వాత వచ్చేసి ప్యూరిఫై ఉండాలి ఇంట్లో అతి ముఖ్యంగా ఇవన్ని కావలసిందే పిల్లలకి వాటర్ బాటిల్స్ అని ఇవాళ్ళ కాపర్లొచ్చాయి వాటర్ బాటిల్సు దాంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి హెల్త్ కరాబవకుండా ఉంటుంది హెల్త్ ఇస్యూస్ ఏం రావు కాపర్ యూస్ చేస్తే కాపర్ గిన్నెలలో రైస్ వండుకుంటే చాలా మంచిది తర్వాత పిల్లలు వాటర్ కాపర్ వా బిందేలో వాటర్ తాగితే పిల్లలకు కాని పెద్దవాళ్ళకి కాని ఎవరికి కాని హెల్త్ ఇస్యూస్ రావు అయినంత మట్టికి చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు కాబట్టి రై ఎంత ఉంటే అంత మంచిది వాళ్ళు అంబలి అంబలి గిన్నెలు అంబలకి వేరే గిన్నెలు లేదంటే కుండలు యూస్ చేస్తూ ఉంటాము పురాతన కాలంలో అదే మనం ఇప్పుడికి కూడా యూస్ చేసుకుంటే మన హెల్త్ ఇస్యూస్ ఏమి రావు కుండలు కూడా పెట్టుకోవడం చాలా మంచిది పిల్లల పిల్లలకి స్పూన్స్ అంటాం స్పూన్స్లో ఇవాళ రేపు చాలా వెరైటీస్ స్కూప్స్ అంటారు స్పూన్స్ అంటారు అవి చాలా ముఖ్యమైనవి వాటర్ బాటిల్స్ కూడా చాలా ముఖ్యం ఇవాళ రేపట్లో పిల్లలకి మళ్ళీ మిక్సర్స్ ఆల్టర్నేటివ్ వస్తున్నాయి కదా ఇవాళ రేపు అయి కూడా చాలా అవసరమే తర్వాత కిచెన్ ఐటెమ్స్లో మనకి గంటెలు ముఖ్యమైనవి చాలా ఈ జల్లే గంటె కాని సరాతమని మళ్ళీ సీజర్ అని ఇంకా కత్తిలనేసి చిన్న చిన్న నా ఇది ఏమంటారు చాపింగ్ చేయడానికి చాపింగ్ మిసన్స్ ఎన్ని ఉన్నా కాని మన చేత్తో కట్ చేసుకునేవి చాలా ఉంటాయి చాపింగ్ చేసుకునేటివి సన్నగా వేసుకోవచ్చు దుడ్డుగా చేసుకోవచ్చు అదే మన చాపింగ్ మిషన్లో పెడితే సన్నగా ఒకసారి అవుతుండంటే మొత్తం సన్నగా అయిపోతుంది లేదంటే దొడ్డిగా అయిపోతుంది అట్ల కాకుండా మన ఇష్టంగా మన చాపింగ్ చేసుకోవాలనుకుంటే చాపింగ్ మిషన్ వాడుకోవచ్చు మన మన చేతిక నుంచి చా చాపర్తో చేసుకోవచ్చు అలాంటిది ఒక మంచి నైప్స్ ఉంటే సరిపోతుంది మంచిగా అవి కంపల్సరీ మళ్ళీ మనం లస్సీ చేసుకోవాలంటే ఇది కవ్వం కావాలి లస్సీ కవ్వం ఇవాళ రేపు వెరైటీ వెరైటీగా దొరుకుతున్నాయి మార్కెట్లో లస్సీ కవ్వం అవి చాలా తెచ్చుకుంటే బాగుంటుంది తరవాత కంటైనర్స్ బాగున్నాయి ఇవాళ రేపు బయట ఆ కంటైనర్స్ కూడా ఆయిల్ కంటైనర్స్ చాలా బాగున్నాయి ఇయాల రేపు మార్కెట్లో చాలా అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ టవల్స్ అని చిన్న చిన్న యాంటీస్ వీటికి మసి బట్టలగ పెట్టుకోడానికి బాగుంటాయి అవి లేకపోతే పనే కాదు ఎంత చిమ్నీ పట్టుకున్న ఏది పట్టుకున్న క్లాత్స్ అయితే కంపల్సరీ తర్వాత వచ్చేసి తాళింపు గిన్నెలు మళ్ళీ రోలు రోకలి దంచడానికి అప్పట్లో పెద్దపెద్ద పనిముట్లు ఇసుక రౌతులు అవి ఇవి వాడేవాళ్లు ఇప్పుడు కూడా వాడితే వాడుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది కాకపోతే ఇప్పుడు మనకు ఓపిక లేక మిక్సీ వాడుతున్నాము అది కాకుండా ఎంత హెల్త్ బాగుండాలి అనుకుంటే అంత మిక్సీ పక్కకు పెట్టేసి ఇసుకతవ్వతో కాని రోలు కాని పెట్టుకుంటే చాలా మంచిది అది కాకుండా మనకి అందుబాటులో జరిగే ఎటువంటి ఏ ఇదిగున్నా సరే అది మనం ఉపయోగించుకుంటే పురాతన కాలంవి అంత మంచిగా ఉంటుంది గిన్నెలు కాకుండా కొంచెం కుండలు వాడడము లేదంటే రోళ్ళు వాడుకోవడము లేదంటే రోకలితో పచ్చళ్ళు చేసుకోవడము కుం కుండల్లో వాటర్ తాగడం ఇవి చాలా బాగుంటాయి కాబట్టి అవి యూస్ చేసుకోవడంలో చాలా మంచిగా ఉంటాయి రొట్టె రొట్టెలు చేసుకోవాలంటే పొయ్యి మింద కాకుండా పెనం మీద వేస్తే ఇవాళ రేపు రోటి మేకర్స్ అని దొరుకుతున్నాయి అవి కాకుండా చేయితో చేసుకుంటే అవి ఇంకా బావుటుంది మళ్ళీ పిజ్జాలన్నీ అవని ఇవని దొరుకుతున్నాయి కాబట్టి అది అట్లా చేసుకోకుండా మనం తినే వైరైటీలు మన పిల్లలకి మంచి నెయ్యితో కాని దీనితో కాని చేసి పెడతే చాలా బాగుంటాయి అలా చేసుకోవడంలో ఆ పిల్లలు హెల్త్ కరాబ్ కాదు మనకు హెల్త్ ఇస్యూస్ ఏమి రావు అందుకని అది ఉపయోగించుకోవడం చాలా అత్యవసరం అన్ని ప పనిముట్లను కరెక్ట్గా ఉపయోగించుకోవాలి